నమస్కారమండి ఏం కావాలి మామిడికాయలా ఉన్నాయండి ఇంకే మామిడికాయల్లో మా దగ్గర రసాలున్నాయి బంగినపల్లి ఉన్నాయి ఇంకా పచ్చడి కాయలున్నాయి మీకు ఏం కావాలండి తినడానికి బంగినపల్లి కావాలా రసాలు కావాలా అండి అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రుచి కదండి రసాలు తింటారు కొంతమంది బంగినపల్లి అంటే కోసుకుని తినడమే కాబట్టి అవి తింటారు కొంత మంది బంగినపల్లి ఇంకేమైనా కావాలా అండి అరటి పళ్ళు అరటి పళ్ళు కూడా ఉన్నాయండి అరటి పళ్ళలో అదేముండదండి అరటి పళ్ళు చిన్నవి పెద్దవి అలాగే ఉంటాయి సరే అండి ఇంకేమైనా కావాలా కమలాకాయలు ఉన్నాయండి అవి ఎన్ని కావలండి సరే అండి ఇంకేమైనా కావాలా అండి బొప్పాయికాయలా ఒకటి సరిపోతుందా అండి ఇక్కడ వచ్చేయన్నీ నాటు బొప్పాయికాయలండి తీయగా ఉంటాయి ఇంకా అండి బత్తాయి ఇవ్వాలా అండి ఉందండి అది అదికూడా కేజీ ఇవ్వమంటారా సరే అండి ఇంకేమైనా కావాలా ఇలా అండి ఒక్క నిమిషమండి ఇవి మామిడిపళ్ళొచ్చి రెండొందలు పడుతుందండి కేజీ అరటి పళ్ళొచ్చి వంద రూపాయిలు పడుతుంది కేజీ కమలాకాయలు కూడా వంద రూపాయిలు పడుతుంది బొప్పాయి కాయేమో నూట యాభై పడుతుంది ఇంకా బత్తాయి వచ్చి అదొక వంద రూపాయిలు పడుతుంది మొత్తం ఆరు యాభై అవుతుందండి మా దగ్గర ఉండేవన్నీ ఫ్రెషే అండి పొద్దున్నే వస్తాయండి మాకు ఇంకేమైనా కావాలా అండి సరే అండి